ఎవరండీ అవునా చెప్పండి ఎప్పుడు ఎక్కడినుంచి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అమ్మ మీ అడ్రస్ ఎక్కడ ఓకే మేడం చెప్పండి మరి ఎప్పటి వరకు కావాలి మా ఫ్లా మరి ఫ్లాట్ పట్టుకొస్తారా మేడం మీరు సరే ఎప్పుడు పట్టుకొస్తారు మేడం టూ డేస్ అంటే మాక్సిమం అంటే అంటే టైం సరే రండి కొలతలా సైజు డ్రెస్ పట్టుకురండి మేడం డ్రెస్ తీసుకురండి కోటు మోడలే కదా అందులో కొంచెం మంచిగా డ్రెస్ చూసి సైజు పంపించండి మేడం పంపించాక ఎల్లుండి వరకు టుడే ఎప్పటి వరకు కావాలి మేడం ఫోర్ డేసా ఓకే మేడం ఫోర్ డేస్లో అయినా కొంచెం ఇగ తొందరగా కుట్టేసి ఇచ్చేస్తాం మేడం ఫోర్ డేస్ అంటే అంటే ఇగ ఒకరోజు ముందే ఇస్తా మేడం ఫోర్ డేస్ అంటున్నారు కాబట్టి అంత టైం పట్టదు ఇప్పుడే తెచ్చేయండి ఒకరోజు ముందే ఇచ్చేస్తా థౌజండ్ పడుతుం థౌజండ్ పడుతుంది మేడం అవును ఓకే కొలతలు తీసుకురండి మళ్ళీ అడ్వాన్స్ కూడా పంపించండి రేపు అంటే మీ వీలునుబట్టి మేము ఎనీ టైం ఉంటాం మేడం నైన్ ఓ క్లాక్ వరకు ఉంటాము మీరు ఎప్పుడు అంటే అప్పుడు తీసుకురండి ఓకే కరెక్ట్గానే కుడుతాం ఓకే బాయ్ ఓకే మేడం తెచ్చివ్వండి మేడం నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ అవుతుంది మార్నింగ్ అయినా నైట్ వరకు నైన్ ఓ క్లాక్ క్లోస్ అయిపోతుంది మేడం ఓకే ఓకే